కాయలు కావాలండి దానిమ్మ కాయలు కర్బూజాలు లేవా అండి కర్బూజాలు ఎంతెంత రేట్ పడుతున్నాయండి

కర్బూజా ఎంత పడుతుందండి కర్బూజ కర్బూజా ఎంతండి కేజీ కేజీ కేజీ కేజీ దానిమ్మ కాయలెయ్యండి ద్రాక్షా కాయలు దానిమ్మ కాయలొక అర కేజీ ఇవ్వండి సరే అండి ఇచ్చేయండి

ఇంకా ఆపిల్స్ కాయలు ఒక కేజీ ఇవ్వండి

సరే అన్నా మూడూ ఇవ్వండి ఇంకేం వద్దులేండి ఎంతండి మొత్తం అదే రేట్ తగ్గించండి కొంచెం ఒక రెం రెండొందలు తగ్గించండి తొమ్మిదొందలు చేసివ్వండి అన్ని తీసుకుంటున్నాం కదండి సరేలేండి ఇచ్చేయండి ఇంక ధన్యవాదాలు